నమస్కారమండీ ఏం కావాలండీ మీకు ఫోనా మా దగ్గర ఉన్నాయండి మా దగ్గర వివిధ రకాల ఫోన్లు ఉన్నాయండి మీకు ఏ రకమైనది కావాలండి ఆ తప్పకుండా అండీ నేను మీకు మా దగ్గర ఉన్న ఫోన్లను వివరిస్తాను మా దగ్గర సామ్సాంగ్ ఫోన్ ఉందండి దాంట్లో మంచిగా స్టోరేజ్ వస్తుంది ఇంకా ఎక్కువ రోజులు కూడా ఉంటుంది ఇంకా ఒప్పో ఫోన్ ఉందండి ఇంకా వివో కూడా ఉంది ఇంకా వన్ ప్లస్ ఫోన్ కూడా ఉందండి వన్ ప్లస్ చాలా అంటే చాలా బాగుంటుందండీ కెమెరా చాలా మంది ఇష్టంగా కూడా తీసుకుంటారు ఈ వన్ ప్లస్ ఫోన్ని ఇంకా మీకు ఏం కావాలండి ఈ నాలుగు ఉన్నాయండి ప్రస్తుతం మా దగ్గర వన్ ప్లస్ ఫోన్లో మీకు స్టోరేజ్ వచ్చేసి మీకు ర్యామ్ రోమ్ వన్ ట్వంటీ ఎయిట్ జిబి వస్తుందండి ఇంకా సిక్స్ జిబి వస్తుందండీ ఇంకా మీకు దాని కెమెరా అనేది చాలా బాగుంటుందండి మీకు ఎయిటీ ఎమ్పి వరకూ వస్తుంది ఎక్కువగా కస్టమర్లు అందరూ ఇదే తీసుకుంటూ ఉంటారండి ఇష్టంగా దీని ధర వచ్చేసి మీకు ఇరవై ఒక్క వెయ్యి పడుతుందండి ఇంకా సామ్సాంగ్ ధర అయితే మీకు పదిహేను వేలే పడుతుందండి వివో ఒప్పో ఏమో పద్దెనిమిది వేలు అండి కానీ సామ్సాంగ్ మీకు ఎక్కువ రోజులు వస్తుందండి వాడుకోడానికి మీకు మరి ఏది ఇవ్వమంటారండి తప్పకుండానండి అయితే ఇరవై ఒక్క వెయ్యి అవుతుందండి వన్ ప్లస్కి ఇవ్వమంటారా అండి అంటే మీరు ఏ రకంగా తీసుకుంటారండి ఈఎమ్ఐ కట్టి తీసుకుంటారా లేకపోతే మొత్తం డబ్బులిచ్చి తీసుకుంటారా మీరు ఈఎమ్ఐ కట్టే లాగా అయితే మీకు మీకు ఇది ఇరవై ఒక్క వెయ్యి పడుతుంది కదండి ఇంకా నాలుగు వేలు ఎక్స్ట్రా పడుతుందండి అంటే మీరు నెలకు ఇంత అంటూ కట్టుకోవాలని ఉంటుందండి మీరు ఎన్ని నెలలు పెట్టుకుంటారో దాని ప్రకారం మీ ధర ఉంటుందండి అదే మీరు కనుక ఇప్పుడు మొత్తం డబ్బులిచ్చి కట్టుకున్నారంటే మీకు ఆఫర్గా నేను వెయ్యి రూపాయలు తగ్గిస్తానండి

ఇచ్చేయమంటారా అండి వన్ ప్లస్ ఫోన్ని సరేనండి ఇదిగోండి ధన్యవాదాలండి